హలో నమస్తే అండి హర్షిత గారు అంటే మీరేనా ఏపీ టూరిజం వారికి ఆన్లైన్లో టూరిస్ట్ క్రింద మీరు కొన్ని ప్రాంతాలలో పర్యటించాలని కోరారు కదా మేడం ఆ టూర్కి గైడ్గా నన్ను నియమించారు అండి నా పేరు దుర్గా అండి మీరు ఏయే ప్రాంతాలు సందర్శించాలి అనునుకుంటున్నారు అలాగే మేడం తప్పక చూడవచ్చు అండి అలాగే అండి ముందుగా తిరుమల తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే ఆ ఆలయం పరిసరాల్లో ప్రసిద్ధి చెందిన ఇంకా ఆలయాలు చూపెడతాము అండి ఆ తరువాత విజయవాడకు వెళ్ళి కృష్ణానది మరియు కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేయిస్తాము అండి ప్రకాశం బ్యారేజ్ కూడా చూపెడతాము అండి ఆ తరువాత రాజమహేంద్రవరం తీసుకెళతాము అండి అక్కడ మహానది గోదావరి నది ఇస్కాన్ టెంపుల్ బ్యారేజ్ చూపెడతాము అండి తప్పక చూపెడతాము అండి పాపికొండలు లాంచిపై ప్రయాణం గోదావరి నదిపై లాంచి ప్రయాణం పాపికొండల అందాలు గోదావరి పరవళ్ళు చాలా చూడముచ్చటగా ఉంటాయి అండి పట్టిసీమ అందాలు వీరభద్రుని గుడి కూడా చాలా బాగుంటాయి అండి ఆ తరువాత మరల మనం విశాఖపట్నం వెళదాము అండి చాలా చూడముచ్చటైన నగరం ప్రశాంతంగా చల్లగా సముద్రతీర ప్రాంతంతో కళకళలాడుతూ ఉంటుంది అండి రమ్యకృష్ణ బీచ్ రామకృష్ణ బీచ్ ఉక్కు ఫ్యాక్టరీ డాక్యార్డ్ అలాగే సింహాచలం నరసింహస్వామి గుడి అరకు వ్యాలీ బొర్రా గుహలు గిరిజనుల తండాలు పచ్చటి కొండ ప్రాంతాలు చూడ చూడాలి అంటే మన జీవితం ధన్యమవుతుంది అండి అంతటి ప్రకృతి అందాలు ఉంటాయి అండి అక్కడ అరకుతో మన టూర్ ముగుస్తుంది అండి తప్పక మన టూర్ చాలా బాగుంటుంది అండి ఓకే అండి